తోట పని అంటే నాకు చాలా ఇష్టం నా తర్వాత తోట పని మా వారికి తర్వాత మా పిల్లలకు అయినటువంటి లక్ష్మీనరసింహ పాప ధన్య శ్రీ అబ్బాయి సాయి కృష్ణ వీళ్ళందరికీ తోటలో చెట్లను పెంచడం వాటిని నీళ్లు పోయడం ఇతర రకరకాల గింజలు మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం ఇందులో మా పెద్దబ్బాయి లక్ష్మీ నరసింహ కొత్త చెట్లు తెచ్చి నాటడం వాటిల్లో పండే కూరగాయలు కోయడం వంటి పనులు చేస్తూ ఉంటారు తర్వాత పొలంలో వచ్చే పిచ్చి గడ్డిని పెరగడంలో మా పిల్లలు మాకు మా వారికి నాకు చాలా బాగా సహాయపడుతూ ఉంటారు అప్పుడప్పుడు మా అత్తగారు ఊరు నుంచి వస్తారు వారి వచ్చినప్పుడల్లా తోటలో పిచ్చి మొక్కలు గడ్డి వంటి ఉండేటప్పుడు ఆమె శుభ్రం చేసి కొత్తగా గింజలను నాటడం నాటుతుంది ఊరిలో నుంచి వచ్చేటప్పుడు కొత్త రకాల మొక్కలు పువ్వుల చెట్లు మరియు ఇతర గింజలు తెచ్చి నాటుతుంది మా ఆయన మేము వంకాయలు గోంగూర వంటి కూరగాయలు మిశ్రమ ఎరువులు ఆవు పేడని వేసి పండించాం మా ఆయన మేం పండించిన కూరగాయలతో చేసిన వంటలు అంటే చాలా బాగా ఇష్టపడతారు మా పిల్లలు కూడా ఇష్టపడతారు తర్వాత మేమే కాకుండా పక్కన ఉండే వారికి మా పక్కింటి వాళ్ళు పెద్దక్క వాళ్ళు సంగీత వాళ్ళు ఉష వాళ్ళు అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా కొన్ని కూరగాయలు ఇస్తాను వాటిలో గోంగూర అంటే మా పక్కింటి పెద్దక్క వాళ్ళకి చాలా బాగా తింటారు వాళ్ళు అప్పుడప్పుడు కోసుకోమని నేనే ఇస్తాను ఫ్రీగా ఇస్తాను కొన్ని కూరగాయలను డబ్బులుకూ అమ్మేస్తాను డబ్బులుకూ అమ్మేస్తాను మెం పండించిన పంటలను ఇచ్చాం వారు చాలా బాగా చాలా సంతోషంగా నాకు ధన్యవాదాలు తెలిపారు తర్వాత మొక్కజొన్న చెట్లనువేసాము మొక్కజొన్న చెట్ల బాగా పండాయి అవి బాగా పండాయి మా పిల్లలు దాంతో స్నాక్స్ చేసి పెట్తా మా పిల్లలకు మా పిల్లలు ఇష్టంగా తిన్నారు వాటిని మా అత్త గారికి తోట పనులు నాకు హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం మా ఆయన గారైన నేనైనా మా పిల్లలైనా తోటలో ఎక్కువసేపు వాళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు వాళ్లకి తోట పనిలో మాకు హెల్ప్ చేయడం చాలా ఇష్టంగా ఫీల్ అవుతారు